మా ప్రాంతంలో లేదా మా దగ్గర్లో ఉన్న చారిత్రికమైన గుడులు కానీ కోటలు కానీ ఏంటంటే రామప్ప దేవాలయం కోటగుళ్ళు వరంగల్ కోట ఇలా చాలా ర ఉన్నాయి మాకు దగ్గరలో అంటే రామప్ప దేవాలయం ఉంది అది కాకతీయులు ఉన్నప్పుడు కాకతీయులు మొట్టమొదటగా కట్టిన దేవాలయం అది దేవాలయంతో పాటు వాళ్ళు చెరువు కూడా నిర్మించారు ఇంకా దేవాలయాన్ని ఇప్పుడు ప్రపంచ చూసే ప్రపంచ వారసత్వ స్థలంగా కూడా గుర్తించారు కాబట్టి ఇప్పుడు ఆ రామప్ప దేవాలయాన్ని చూడడానికి ప్రపంచంలో ఉన్న నలుమూలల ప్రజలందరూ వచ్చి చూస్తూ ఉంటారు అది చాలా గొప్పగా నిర్మించారు అందులో దాన్ని ఆ గుడిని కట్టడానికి వాడిన ఇసు ఇటుక ఎలాంటిది అంటే నీళ్ళల్లో వేస్తే అలా రాయి తేలుతూ ఉంటుంది ఆ గుడి యొక్క ఆ గుడి రాయి యొక్క ప్రత్యేకత ఇది అందులో ఉన్న శివుడు కూడా చాలా పత్యేకమైన దేవుడిగా గుర్తించాడు అక్కడికి వచ్చి ఎవరైనా ఏదైనా మొక్కుకో కోరిక కోరుకుంటే అది ఎప్పటికైనా కూడా నెరవేరుతుంది అని అక్కడి యొక్క అక్కడ ప్రజల యొక్క గట్టి నమ్మకం అలాగే ఇప్పుడు అది ప్రపంచ వాస్త్ వారసత్వ స్థలంగా గుర్తించబడింది కాబట్టి ఇప్పుడు దాన్ని చూడడానికి ప్రపంచంలో ఎక్కడెక్కడో వాళ్ళంతా అందరూ వచ్చి దాన్ని చూసి అక్కడ చెరువులో బోటింగ్ చేసి చాలా ఆనందకరంగా ఉంటున్నారు ఇప్పుడు అది చాలా ఏళ్ళ కింద కాకతీయుల కాలంలో కట్టిం నిర్మించబడింది కాబట్టి ఇప్పుడు అది అక్కడక్కడ పల్ చీలికలు వచ్చి పడిపోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని మళ్ళీ అప్పుడప్పుడు దాన్ని కడుతూ ఉన్నారు ఇంక దాన్ని ఇంకా చాలా పెద్దగా చెయ్యడానికి ప్రజలు అందరూ సహకరిస్తున్నారు అక్కడి ప్రజలు సహకరిస్తున్నారు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సహకరిస్తుంది ఇంకా వరంగల్ కోట కూడా రా కాకతీయులే కట్టించారు ఆ రోజుల్లో దాన్ని కాకతీయ రాజధానిగా పిలుచుకునేవారు ఇంకా కోటగుళ్ళు కూడా వీళ్ళు కాకతీయులే నిర్మించారు మా ప్రాంతంలో ఎక్కువగా కాకతీయులు పాలించేవారు అని మా పెద్దవాళ్ళు చెప్పేవారు కాబట్టి మా ప్రాంతంలో ఎక్కువగా కాకతీయుల కట్ కట్టడాలు ఉన్నాయి వరంగల్ కోట రామప్ప దేవాలయం లక్నవరం చెరువు కోటగుళ్ళు రామప్ప చెరువు ఇలా చాలానే ఉన్నాయి వరంగల్ వరంగల్ ఫోర్ట్ ఇంకా ఘన్పూర్ చెరువు ఇవన్నీ కూడా అప్పుడు ఆ కాలంలోనే పంతొమ్మిది వందల ఎనభై డెభైలోనే కాకతీయుల నిర్మించారు ఇంకా మా హైడ్రాబా మాకు దగ్గరలో ఉన్న హైద్రాబాద్లో కూడా చాలా ప్రత్యేకమైన గుడులు కానీ కోటలు కానీ ఉన్నాయి చెప్పుకోవడానికి గోల్కొండ కోట చార్మినారు ఇంకా బిర్లా మందిర్ ఇవన్నీ కూడా హైద్రాబాద్లోనే ప్రత్యేకమైన గుడులు మరియు కోటలు అని చెప్పుకోవచ్చు ఈ గోల్కొండ కోట కూడా ఒక రకమైన రాయితో మొత్తం కూడా నిర్మించారు ఇసుక సిమెంట్ ఇవేవీ లేకుండా కేవలం రాయితో మాత్రమే కట్టారు రామప్ప కూడా మొత్తం ఇసుక సిమెంట్ మట్టి ఇవేవీ లేకుండా రాయిని మాత్రమే చెక్కుతూ గుడి మొత్తాన్ని నిర్మించారు ఇంక దాన్ని ఇప్పుడు చాలా పెద్దగా చేస్తున్నారు ప్రపంచమంతా వచ్చి చూసిపోతుంటారు కాబట్టి అక్కడ గుడి ఎప్పటికీ ఇరవై నాలుగు గంటలు ప్రతిరోజూ సంవత్సరం పొడుగుతా కూడా తెరిచే ఉంటుంది ఎప్పటికీ కూడా ప్రజలు వచ్చిపోతూనే ఉంటారు అక్కడ అన్నీ కూడా మనకి చాలా చౌకకి దొరుకుతూ ఉంటాయి అక్కడ దేవుడు మాత్రం చాలా పుణ్యం మొక్కుకుంటే మనకి ఏదైనా కూడా తీరుస్తాడు అనే నమ్ముతూ ఉంటారు ఇంక చార్మినార్ గురించి అందరికీ తెలుసు అనే అనుకుంటున్నాను దాన్ని చార్మినార్ని కులి కుతుబ్ షాహ పన్ పది పద్ పదిహేను వందల నలభై ఒకటిలో నిర్మించారు ఇది తెలంగాణాలో దక్షిణ భారతదేశానికి ఒక ముఖ్యమైన చిహ్నంగా కూడా పిలుస్తూ ఉంటారు ఇంకా గోల్కొండ కోట నిర్మించబడింది దాన్ని షాహీ రాజవంశం కాలంలో నిర్మించారు ఎక్కువగా కాక వరంగల్లో ఎక్కువగా కాకతీయులు కట్టించారు అలాగే హైడ్రాబాద్లో చెప్పుకుంటే కులి కుతుబ్ షాహ ఎక్కువ కట్టించాడు ఇంకా కోటగుళ్ళు చెప్పుకున్నట్లయితే అక్కడ కూడా పరమేశ్వరులు మన శివుడే ఉంటాడు అక్కడ కూడా అక్కడ గుడి కూడా చాలా పత్యేకమైనది అక్కడ గుడి చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా ప్రత్యేకమైనది అక్కడ కూడా మొత్తం రాయితోనే కట్టారు అక్కడ గుడి కూడా రామప్ప గుడి మరియు కోటగుళ్ళు ఈ గుడిలోని రాయి ఎలాంటి రాయితో కట్ కట్టారు అని అంటే ఆ రాయి కనుక లేదంటే ఆ పిల్లర్ కనుక కట్టి కట్టబడిన రాయి నీళ్ళల్లో తీసుకెళ్ళి వేస్తే ఆ రాయి ఏంటంటే నీళ్ళల్లో తేలుతుంది ఏ రాయిలైనా నీళ్ళల్లో వేస్తే మునిగిపోతూ ఉంటాయి కదా కానీ ఈ రామప్ప దేవాలయం మరియు కోటగుళ్ళకు ఉపయోగించిన రాయి ఎలాంటిదంటే ఎంత పెద్ద రాయి అయినా కూడా నీళ్ళల్లో వేస్తే అది ఇలా తేలుతూ ఉంటుంది దాని యొక్క ప్రత్యేకత అది అన్నమాట కాకతీయులు ఆరోజుల్లోనే చాలా ఆలోచించి ప్రజలందరికీ ఉపయోగపడేలాగ గుడులు కోటలు మరియు చెరువులు నిర్మించారు ఇప్పుడు అవి చాలా మా ప్రాంతంలో వాటిని చాలా ప్రత్యేకంగా ప్రాముఖ్యతంగా చూస్తూ ఉంటాము ఇంకా చెరువుల గురించి చెప్పాలంటే లక్నవరం చెరువు కూడా చాలా పెద్దదిగా కట్టారు అక్కడ చాలా లోతుగా తీసి ఇంకా చాలా అంటే చాలా పెద్దగా ఇంకా చ చార్మినార్ ఇవన్నీ కూడా మా దగ్గరలోని గుడులు కోటలు